బైక్ ద్వారా రోడ్ ట్రిప్ ఖర్చు ఎంత అవుతుంది బైక్ రోడ్ ట్రిప్ ఖర్చు అనేది ప్రయాణ దూరం ఇంధన ధర బైక్ మైలేజ్ రహదారి పరిస్థితులు రహదారి టోల్ భోజనం వ వసతి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది ప్రధాన ఖర్చులు ఇంధనం పెట్రోల్ ఆర్ డీజల్ మీ బైక్ యొక్క మైలేజ్ మీ ప్రయాణ దూరాన్ని బట్ బట్టి ఖర్చు మారుతుంది ఉదాహరణకి నూటయాభై సిసి బైక్కి సగటు నలభై యాభై కిలోమీటర్లు ప్రతి గంట మైలేజ్ ఉంటే వెయ్యి కిలోమీటర్లు ట్రిప్కి ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్ల పెట్రోల్ అవసరం ప్రతి లీటర్ వంద అంటే ఇంధన ఖర్చు రెండు వేల నుండి రెండు వేల ఐదొందలవుతుంది వసతి బడ్జెట్ హోటల్స్ ఐదు వందల నుండి పదిహేను వందలు రాత్రికి క్యాంపింగ్ లేదా హాస్టల్లో వద్ద ఉంచుకుంటే తక్కువ ఖర్చువుతుంది ఆహారం సాధారణంగా రోజుకి మూడొందల నుండి ఎనిమిది వందలు ఖర్చు అవుతుంది టోల్ ఛార్జీలు బైక్లకు చాలా చోట్ల టోల్ ఛార్జీలు ఉండవు కానీ కొన్ని వంతెనలు హైవేలపై కొంత ఫీజు ఉండచ్చు ట్రిప్ ముందు బైక్ సర్వీసింగ్ చేస్తే వెయ్యి నుండి మూడు వందల మూడు వేలు ఖర్చు అవచ్చు బైక్ కానీ కారు కానీ ఫ్లైట్ ఖర్చులు తేడా బైక్ రెండు వేల ఐదు వందల నుండి ఐదు వేలు కారు ఆరు వేల నుండి పన్నెండు వేలు అయితే కారు డీజల్ అయితే ఐదు వేల నుండి తొమ్మిది వేలు ఫ్లైట్ మూడు వేల నుండి పది వేలు డిస్టెన్స్ అండ్ టైంపై ఆధారపడి మారుతుంది బైక్ ప్రయాణం ఖర్చు తక్కువ కానీ సౌకర్యం తక్కువ కారు ప్రయాణం ఎక్కువ ఖర్చు అయినా సౌకర్యం భద్రత ఎక్కువ ఫ్లైట్ వేగంగా ఉంటుంది కానీ ప్రయాణ అనుభవం తగ్గుతుంది రోడ్డు ప్రయాణంలో బైక్ చెడిపోతే ఏం చేయాలి ప్రధాన సమస్యలు పరిష్కారలు టైర్ పంచర్ ఇంజన్ ప్రాబ్లం లేదా చైన్ సమస్య ఫ్యూయల్ అయిపోయినట్లయితే ముగింపు అంతే